చెప్పండి ఏం కావాలండి ఆహా అవునండి ఆ గుర్తుందండి చెప్పండి అవునండి ఒకసారి ఇలా ఇవ్వండి ఇందులో గేమ్స్ గట్రా ఉన్నాయండి అంటే మీరు తీ తీసుకున్నదేంటంటే గేమ్స్ కనీ పర్పస్ మీద తీసుకోలేదండి ఇది జనరల్గా మామూలుగా వర్క్ పర్పస్ మీద తీసుకున్నారు మీరు ఇన్ని గేమ్స్ గట్రా యూస్ చేస్తే హ్యాంగ్ అయిపోతుంది కంపల్సరీ ఎందుకంటే గేమ్స్కి ర్యామ్ అనేది సెపరేట్గా ఎక్కువ ఉండాలి గ్రాఫిక్స్ కార్డ్ గట్రా ఎక్కువ ఉండాలండీ గేమ్స్కి సంబంధించి అందుకనీ అహా గేమ్స్ ఏమీ ఉండకూడదు అండీ అసలు అదిను ఇంకా మీరు కొన్ని కొన్ని అంటే వైరస్ ఉన్న సైట్లు అన్ని ఓపెన్ చేసేశారు అంటే ఫోటోస్ గట్రా నెట్లో ఎక్కువ కొట్టీ నెట్లో ఫోటోస్ అలాంటివి డౌన్లోడ్ చేసేశారు పాటలు గట్రాను దాని వల్ల ఏంటంటే వైరస్ పట్టేసింది ల్యాప్టాప్కి దాని వల్ల స్లో అయిపోయింది అంతే అండి ఈజీగా ఆరు వందలు అవుతుందండి ఏంటంటే మొత్తం అన్నీ మొత్తం మీకు యాంటివైరస్ వేయాలండి ఇంక దానికి అది వేసి మొత్తం ఇప్పుడున్న వైరస్ అంత తీసేసి యాంటివైరస్ ఒకటి వేస్తాం అండి అప్పుడు ఇంకా మీరు గమ్మున ఏమైనా అయినా కానీ యాంటీవైరస్ ఉండడం వలన కొంచెం అప్పుడంత అలా హ్యాంగ్ అవ్వకుండా గట్రా ఉంటుందండి అంటే మీకు ముందే చెప్తుందండి ఇంక యాంటీవైరస్ అనే సాఫ్ట్వేర్ ఉంటే ఇది మీకు చెప్తుందండి ఇది వైరస్ ఉన్నదని మీకు ముందే ఒక డైలాగ్ బాక్స్లో గట్రా వస్తుందండి ఇది వేసేయమంటారా అండి ఆహా లేదు ఇందులో మేము ఆల్రెడీ మీకు ఛార్జీ మాకు యాభై రూపాయలు అలా ఉంటుంది అంతేనండి మేము ఏంటండీ ఇదీ యాంటీవైరస్ సాఫ్ట్వేర్కే తీసుకొచ్చి మేము వేస్తామండి లేదంటే మీరు అన్న సిక్స్ మంత్స్ మీకు వన్ ఇయర్ కాలేదు కాబట్టి మేము అది సర్విస్ ఛార్జి వేయట్లేదండి అంత ఎక్కువ లేదంటే మేము యాక్చువల్ వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది వందలు తొమ్మిది వందలు తీసుకుంటామండి సర్వీస్ ఛార్జి వచ్చి నాలుగు వందలు పడుతుందండి లేదంటే మొత్తం ఇవన్నీ క్లియర్ చేయాలండి మీకు మళ్ళీ ల్యాప్టాప్ మొత్తం సరిగ్గా గంటన్నర రెండు గంటలు పడుతుందండి మీ ఒక్కదానికే దాని గురించే అండి సరే అండి ఈవినింగ్ రండి సరే మీ నంబర్ ఇవ్వండి మీ నంబరు మీ పేరు రాసివ్వండి అయిపోయిన వెంటనే కాల్ చేస్తామండి సరే అండి